మన వంటింట్లో మనకు వంట చేసే పాత్రలు వివిధ రకాలుగా ఉంటాయి అందులో కర్రీస్సు చేసుకునేవి చాలా చాలా రకాలుగా ఉంటాయి ముఖ్యంగా ఆ పాత్రలు అనేవి ఒక్కొక్క దాని కోసం ప్రత్యేకంగా ఒక్కొక్కటి తయారు చేయడం జరుగుతుంది ఉదాహరణకు మనము అన్నం పెట్టడానికి అయితే పెద్ద గిన్నెలు కూడా ఉంటాయి ఎక్కువమందికైతే పెద్ద పెద్ద గిన్నెలు కూడా ఉంటాయి కాకపోతే తక్కువ మందికి అయితే చిన్నవి రైస్ కుక్కర్ లాంటివి ఉంటాయి ప్రెషర్ కుక్కర్ లాంటివి ఉంటాయి ఇంకా అడ్వాన్స్ కొత్త కొత్త వర్షన్ కావాలంటే మనకు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ కూడా రావడం జరిగింది అందులోనే మనం వివిధ రకాలుగా వండుకోవడం జరుగు వండుకోవచ్చు మరియు దాన్ని దాని పద్ధతులు కూడా చాలా ఎక్కువ పద్ధతులతో దాన్ని అనేది మనం ఈ పాత్రలు అనేవి ఎక్కువగా రావడం జరిగింది దానివల్ల మనకు ఉపయోగమే ఉంటుంది మళ్ళా దానివల్ల వచ్చే లాభాలు కూడా మనకి ఎక్కువగానే ఉంటాయి కాకపోతే మనము దాని వాడే పద్ధతిని బట్టి ఉంటాయి మనకు అందులో కర్రీస్ చెయ్యిచ్చడానికి కూడా సహకారంగా ఉంటుంది అందులో వివిధ పాత్రలు అనేది ఊహించడం జరుగుతుంది దానిలో ఒక ముఖ్యంగా గిన్నెలు లాంటివి గ్లాసులు గ్లాసులని మనం సహజంగా వాటర్ తాగడానికి మరియు ఏమైనా కూల్డ్రింక్స్సు వేరు చేస్తూ మన మజ్జిగ లాంటివి తాగడానికి కూడా వాటర్ తాగడానికి కాకుండా మిగతావి కూడా తాగడానికి అనేది ఆస్కారం ఉంటుంది దాని వల్ల చాలా ఉపయోగాలు ఉపయోగాలు ఉంటాయి మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి జరగడం జరుగుతుంది మనము వంట వంట సామాన్లను ఇంత వంట వంట చేయడానికి మాత్రమే కాకుండా అంతవరకే కాకుండా దాన్ని మనం దానిని మనం ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాము అనేది కూడా చాలా అవసరంగా ఉంటుంది దాన్ని దాన్ని అవసరాన్నిబట్టి వాడకుండా దాని ఎంత క్లీన్గా ఉంచితే అంత మనకు మంచిగా ఆరోగ్యంగా ఉంటామో దాన్ని క్లీన్ చేయకపోతే అనారోగ్యంపాలు అవడం అయితే జరుగుతుంది అందులో కూడా తక్కువ మందికి ఉండే చిన్న గిన్నెలు ఉంటాయి పెద్దగా పెద్ద గిన్నెలు ఉంటాయి చిన్న గిన్నెలు అంటే కొంత ఇద్దరికి ముగ్గురికి అయితే సరిపోయే సరిపోతాయి పెద్దవైతే పెద్ద ఫంక్షన్లలలో కానీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్లో గానీ వాడుకోవచ్చు పెద్ద గిన్నెలను వాటిని పెద్ద టైంలో వాడుకోవచ్చు చిన్నవైతే చిన్నదాని కోసమే వాడచ్చు ఇంకా వంట సామ్ వంటయింట్లో పాత్రలు ఏంటంటే ఇంకా మనం చిన్న చిన్న మసాలాలు పెట్టుకునేవి చాలా రకాలుగా ఉంటాయి ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కారం ఒకదాంట్లో మసాలాలు గరం మసాలా ఇంకా చాలా రకాలుగా మసాలాలు అనేవి పప్పులు అని పెట్టుకోవడానికి వివిధ ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెపారేట్గా డబ్బాలు అనేవి ఉండడం జరుగుతుంది ఆ డబ్బాలలో ఏందంటే ఒక ఒకదాంట్లో పెట్టుకుంటే సెపారేట్గా ఉంటాయి మరియు పాడు కాకుండా ఉంటాయి కొన్ని ఎక్కువ రోజులు నిల్వ నిల్వ చేసుకోగలం నిల్వ చేసుకోగలం మళ్ళీ దానిని ప్రత్యేకంగా గుర్తించవచ్చు మనం ఏ పాత్రలో ఏం పెట్టాము అనేది ఏం పెట్టమొ అనేది మనకు తెలుస్తుంది అది కూడా ఒకదానికే దానికి కూడా కొత్త పరిజ్ఞానం వచ్చింది దానిలో ఏంటంటే మనం సెపారేట్గా మనం సెపారేట్గా అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అందులో ఏం వుంది అనేది గాజు డబ్బాలలో పెట్టుకుంటే మనకు నార్మల్గా కనిపిస్తుందిన్నమాట అది ఏది ఎందులో పెట్టుకున్న అనేది బయట కనిపిస్తే అంత సులభంగా మనం తీసుకుని వంట అనేది చేసుకోవచ్చు ఈ పాత్రలు కూడా తక్కువ తక్కువ మనకి రావడం జరుగుతుంది ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా అవసరం లేకుండా ఉంటుంది అందులో ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అనేది కొత్తగా ఈ మధ్యలో ఎక్కువగా వాడడం జరుగుతుంది ప్లాస్టిక్ వాడడం వల్ల డబ్బు కొంచెం ఖర్చు ఖర్చుకొంచెం తక్కువ అవుతుంది ఖర్చు తక్కువ అవడం వల్ల సేవింగ్ చేసుకోవచ్చు అందులో అందులో ఎక్కువ ఖర్చులు లేకుండా ఆ పాత్రలు అనేవి మేనేజ్ చేసుకోవచ్చు ఇంకా పాత్రలలో ఇంకా చాలారకాలుగా ఉంటాయి వంట మాత్రమే కాకుండా మనం దాన్ని ఎంత భద్రంగా వాడుకుంటున్నాము అనేది మనం ఉండాలి అందులో అందులో గాజు గాజు గాజు వస్తువులు కూడా ఉంటాయి గాజు వస్తువులు మళ్ళా కొత్తగా ఇపుడు పాత్ర వంట చేసే పాత్రలు అనేవి కుండలో ఎక్కువగా వాడటం జరుగుతుంది కుండలు ఏమిటంటే మనం హెల్త్ హెల్త్ మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుందనే దాని గురించి వాడతాం ఇప్పుడు ఎక్కువగా వాడడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు కుండలు వంట చేయడం అనేది స్టార్ట్ అవుతుంది ఈ కల్చర్ అనేది అవి పాతకాలంలో ఉండేవి కాబట్టి దాన్ని ఇపుడు అంతగా పట్టించుకోవడం ఇప్పుడు కొత్తగా కొంతమంది దీనిని వాడడం జరుగుతుంది వంటలలో కుండ వస్తువులను కుండ పాత్రలను పాత్రలను వాడడం జరుగుతుంది అందువల్ల అంటే ఆరో అనారోగ్యం కాకుండా మంచి హెల్త్ బెనిఫిట్స్ అనేవి కుండ కుండన కుండలో నీళ్లు కూడా కొంతమంది ఇప్పటి అప్పటి నుంచే తాగుతు తాగుతూవొస్తున్నారు కుండలో నీళ్లు తాగటం వల్ల మనకు ఆరోగ్యానికి బెనిఫిట్సే ఉన్నాయి కానీ బెనిఫిట్స్ ఉన్నాయి కానీ ఏమి ఎక్కువ మనకు అనారోగ్యంపాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఏం లేవు